నమస్కారం అండి గత అరగంటలో నేను మీ ఆ రెస్టారెంట్లో నుంచి బిర్యానీ అనేది ఆర్డర్ చేయడం జరిగింది నేను మీకు ఎలాగో తెలిసిన వ్యక్తిని కాబట్టి మీరు ఇదివరకిలాగా మా పాత అడ్రస్కి డెలివరీ చేయకండి మేము ఆ పాత అడ్రస్లో నివసించడం లేదు ప్రస్తుతానికి మేము వేరే ప్రదేశంలో నివసిస్తున్నాం కాబట్టి మీరు పాత ఊళ్ళో ఉన్న లూథరన్ చర్చి పక్కన ఉన్న వీధిలో రెండో ఇంట్లో మేము నివసిస్తున్నాం కాబట్టి మీరు ఆ అడ్రస్ వద్దకు డెలివరీ చేస్తారని కోరుతున్నాం అలాగే మీకు తెలిసిన అడ్రస్లో దీన్ని కూడా చేర్చుకొని ఇక మీదట వచ్చే ఆర్డర్లు అన్నింటిని ఆ ప్రాంతానికి డెలివరీ చేయాలని కోరుతున్నాము